యాక్చువల్గా నేను పెయింటింగ్ చేయను కానీ నాకు డిజిటల్ పెయింటింగ్ అండ్ ట్రెడిషనల్ పెయింటింగ్ అంటే తెలుసు నాకు తెలిసి ట్రెడిషనల్ పెయింటింగ్ చాలా బాగుంటుంది మనం అది చేతితో మన చెయి తగిలి మనం ఆ సరౌండింగ్స్ని మన ఎక్స్పీరియన్స్ని బేస్ చేసి చేస్తాము కానీ డిజిటల్ పెయింటింగ్ ఉన్నది ఒక సాఫ్ట్వేర్ యూస్ చేసి చేస్తాము నాకైతే ట్రెడిషనల్ పెయింటింగ్ అంటే చాలా ఇష్టం డిజిటల్ పెయింటింగ్ అంటే కానీ చూడ్డానికి డిజిటల్ పెయింటింగ్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది